హలో నా పేరు జ్యోష్నా అండి విద్యత్ బోర్డ్కి కాల్ చేశాను ఎందుకంటే మీటర్ చేంజ్ చేయాలి అనుకుంటున్నానండి అప్పుడు స్టార్టింగ్లో తెచ్చినప్పుడు ఒక త్రీ మంత్స్ అలాగా మీటర్ బాగా పనిచేసిందండి బిల్ అనేది తక్కువ వస్తుంది ఇప్పుడేమో బిల్ ఎక్కువగా వస్తుందండి సో మీటర్ చెక్ చేసి ఏమైనా మీటర్లో ప్రాబ్లమ్ ఉందేమో చెక్ చేసి కొత్త మీటర్ ఇస్తారేమో అని కాల్ చేశానండి